నమస్తే సార్ థ్యాంక్ యూ సార్ నాకూ ఫైవ్ జీలో మంచి ఫోన్స్ మరి ఏమేం బ్రాండ్స్ ఉన్నాయి అండి ఫైవ్ జీలో నాకు ఒప్పోలో కావాలి అండి ఒప్పోలో ఇప్పుడు మెగా పిక్సెల్స్ హై మెగా పిక్సెల్స్ మెగా పిక్సెల్స్ ఎంత ఉంది అండి

సాంసంగ్లో ఎలా ఉన్నాయి అండి ఓకే అందులో ఇంకా తక్కువది ఏమి లేదా అండి సామ్సంగ్లో ఫైవ్ జీలో ఇంకా తక్కువది లేదా అండి ఓకే ఇప్పుడు ఇంకా ఇంకా మొబైల్స్ లేటెస్ట్గా వచ్చింది కదా అండి వివోలో ఏ ఎలా ఉన్నాయి అండి సరే అండి అయితే నాకు ఒప్పోలో ఇది ఇచ్చేయండి